భారతీయ ఉద్యోగ మార్కెట్ ఎలా ఉంది భారతీయ ఉద్యోగం మార్కెట్ చాలా డిమాండ్గా ఉంది సో ఉద్యోగాలు ప్రపంచంలోనే ఎక్కువ మంది పని చేయగలిగే సామర్థ్యం మన భారతీయుల్లోనే ఉంది అన్ని రకాల జాబులు చేయగలుగుతారు ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ జాబ్స్ ఇండియా నుంచే వెళ్తారు సో సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ సంబంధించినవి సో ఇలాంటి కష్టతరమైనవి స గణిత సంబంధించినవి భౌతిక శాస్త్రం సంబంధించినవి ఇవన్నీ కూడా ఓన్లీ భారతీయులు మాత్రమే ఈ రోజులో చేయగలుగుతారు ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద దేశాలల్లో అమెరికా సో జపాన్ ఇంగ్లాండ్ సో ఇలాంటి కంట్రీస్లల్లో ఇండియా మన భారతీయులే ఎక్కువమంది ఉన్నారు సో భారతీయుల యొక్క సో ఎంప్లాయిమెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది కానీ సరైన వ్యక్తులు సరైన ట్రై ట్రైనింగ్ తీసుకొని వెళితే మంచి లాభాలను పొందవచ్చు సో ఉద్యోగం అయితే చాలా డిమాండ్గా ఉంది కానీ దానికి తగినంత అవకాశాలు ఎక్కువున్నా దానికి తగినంత సామర్థ్యాలు మాత్రం చాలా తక్కువగా లోపిస్తున్నాయి యా సో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఇప్ ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే మాకు సో బడి నుంచే అంటే స్కూల్ ఏజ్ నుంచే పిల్లల్ని నా ఉద్యోగాలకు సంబంధించినవి లేదా వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా వాళ్ళకి దేనిలో అయితే అభిరుచి ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళలో సామర్థ్యాలను పెంచడం కోసం చిన్నప్పటి నుంచి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళలో ఉన్న ఆ స్కిల్స్ని బయటకు తియ్యాలి వాళ్ళో వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయడం ద్వారా వాళ్ళు సో పెద్దగా పెరిగే సరికి వాళ్ళు ఆ ఉద్యోగంలో లేదా అలాంటి ఆ రంగంలో చాలా గొప్ప స్థాయికి ఎదుర్కొంటారు నాకు తెలిసి అయితే స్కూల్ కాలేజెస్లో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేసి ఎవరికైతే ఇలాంటి అభిరుచి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్కు తగిన తగినట్టుగా వాళ్ళని ట్రైనప్ చేయగలిగితే మనం ఈ ఉద్యోగాలలో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా మనం చేయగలుగుతాం సో మళ్ళీ ఏ నేను చెప్పగలిగేది ఏంటంటే భారతీయులకు ఉద్యోగ మార్కెట్ చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఒక రంగంలో అని కాదు సో సాఫ్ట్వేర్ ఒకటే కాదు ఎడ్యుకేషన్ అంటే టీచింగ్లో ఇంకా ఎక్కువ డిమాండ్ మన ఇండియా నుంచే భారతీయుల నుంచే ఉంటుంది వ్యాపారం మన ఇండియా వాళ్ళే వ్యాపారంలో చాలా ముందుకు రాగలుగుతున్నారు ఇంకా అదే కాకుండా ఇన్సూరెన్స్ అని రియల్ ఎస్టేటు పబ్లిక్ రిలేషన్సు ఇంకా చా అన్ని రకాల ఎడ్యుకేషన్ రీసర్చ్ ఇవే కాకుండా చాలా రకాలైన సందర్భంలో భారతీయులు చాలా ముందుగా ఉన్నారు అవకాశాలు కూడా భారతీయులకు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ప్రపంచంలో వేరే వాళ్ళతో పోలిస్తే వేరే దేశస్తులతో పోలిస్తే భారతీయులు చాలా సమర్థంగా వాళ్ళు చేయగలుగుతున్నారు అనేది అందరి యొక్క నమ్మకం అందుకే భారతీయులకు ఎక్కవ అవకాశాలు వస్తుంటాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అంతకు తగినట్టుగా మనలో కూడా సామర్థ్యాలుండాలి ఆ సామర్ధ్యాలు అనేది మనకు ఒకేసారి రావు సో స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకి తగిన విధంగా సామర్థ్యాల పెంపుదలకు అవకాశాలని కొన్ని యాక్టివిటీ బేస్ లేదా కొన్ని చర్యలు ద్వారా కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళు మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆ రంగాలల్లో గొప్ప స్థానాలకు చేరుకుంటారు ఇది మాత్రం జరుగుతుంది వాళ్ళ ట్రైనప్ అనేది ముందు నుంచే చెయ్ చేయగలిగితే ముఖ్యంగా లాంగ్వేజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది భారతీయుల్లో బట్ ఎవరైతే లాంగ్వేజ్ని ఏ ఓవర్కం చేయగలుగుతారో బాగా నేర్చుకోగలుగుతారో అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ బాగా చేయగలుగుతారో ఎక్కడైనా వాళ్ళు రాణించగలుగుతారు కాబట్టి మనలో సామర్థ్యం ఉండడమే కాదు మనకు కావాల్సిన స్కిల్స్ సామర్థ్యం అన్న అన్నది ప పర్టిక్యులర్ ఒక ఫీల్డ్లోనే కాదు దానికి తగ్గినట్టుగా మనకి లాంగ్వేజ్ స్కిల్స్ మనం దాన్ని షేర్ చేయడం కానీ కమ్యూనికేట్ చేయడం కానీ ఉండాలి కాబట్టి లాంగ్వేజ్ అనేది కూడా కంపల్సరీ అవసరం కాబట్టి లాంగ్వేజ్ కూడా నేర్చుకోగలిగితే మనం మంచి రంగాలను మంచి రంగాలల్లో అతి త్వరగా ఎక్కువ జీతాలతో మనం ఎ ఎక్కువ డెవలప్ కాగలుగుతాం